తెలుగు భాష గురించి కొన్ని సాధారణ అపోహలు ఉన్నాయి అవి తెలుగు చదవడం తెలుగు రాయడం తెలుగు మాట్లాడటం చాలా కష్టమని అనుకుంటారు కానీ కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే తెలుగు చదవడం కానీ రాయడం కానీ మాట్లాడటం కానీ చాలా ఈజీగా వస్తుంది కాబట్టి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే తెలుగు రాయలేకపోవడం గల అపోహలు పరిష్కరించవచ్చు